నేను మా ఊరిలో తయారుచేసిన కార్డును బహుమతిగా చాలా మందికి ఇచ్చాను కానీ నా సొంతంగా తయారు చేసి మా అన్న మరియు వదినకి వెడ్డింగ్ కార్డు నేను సొంతంగా తయారు చేసి ఇచ్చాను కానీ అదే కార్డు వేరే వాళ్ళు ఇచ్చి ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదు కానీ మనం సొంతంగా తయారు చేసి ఇవ్వడం వల్ల ఆ సాటిస్ఫాక్షన్ ఎంతో బాగా ఉంటుంది అసంతృప్తి కూడా ఇస్తుంది అదే కార్డు అంగడిలో తీసి ఇచ్చిన ఆ సంతృప్తి రాదు ఎందుకంటే అది ఎవరో తయారు చేస్తారు కాబట్టి అది అసంతృప్తి అనేది ఉండదు అదే మన సొంత డబ్బుతో తీసి సొంతంగా తయారు చేసి ఇస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ బాగా ఉంటుంది ఎంతైనా మనం సొంతంగా ఏమి చేసిన పక్క వారికి ఇస్తే దానిలో ఉండే సంతృప్తి వేరేగా ఉంటుంది అప్పుడు ఆ కార్డుని చూసి అందరు చాలా మెచ్చుకొని చాలా బాగా చేశావు కార్డు అని చెప్పుతా ఉంటారు అప్పుడు ఆనందం భలే ఉంటుంది కాబట్టి మనం మన చేతిలారా చేసినప్పుడు కొంత మంది సెంటిమెంటుగా ఫీల్ అవుతారు ఎందుకంటే అది మనం సొంతంగా డబ్బు పెట్టి మన స్వంత డబ్బుతో చేస్తాము కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ భలే ఉంటుంది అని మెచ్చుకుంటారు అందువల్ల ఏ పనైనా మన సొంతంగా చేసుకొని ఉంటేనే మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అదే విధంగా కొంతమంది సెంటిమెంట్గా ఎందుకు ఫీలవుతారంటే వేరే వాళ్ళు చేసిన అంత సాటిస్ఫాక్షన్ ఉండదు మనం తయారుచేసుకుంటే మాత్రం చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందని సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు